మనం రచన ఎన్నో రచనలు చేస్తుంటాం కానీ ఆ రచనలు ఇతరులకు ఉపయోగపడాలి ఎందుకంటే మనం రాసే రచనలు ఇతరులకు మార్గదర్శనలుగాపెరిగేలా ఉండాలి దానివల్ల ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అందుకని మనం ఏదైనా ఏదైనా రచన రాసేటప్పుడు ఇతరులకు ప్రేరణంగా ఉంటుందని కూడా చూడాలి ఎందుకంటే ఒకవేళ మనం తప్పు విషయాలని చెప్తుంటే వాళ్ళు తప్పు తప్పు దారిని తీసుకుంటే మనకు అది చాలా మంచిగా ఉండదు అందుకని మనం ఎప్పుడైనా మంచి దర్శన కూడా ఉండాలి అందుకనే చాలా మంచిగా ఉండాలి మనం రచన రాసేటప్పుడు చాలా ఏకాగ్రతతో రాయాలి ఎందుకంటే ఏకాగ్రతతో రాసినప్పుడే మనకు రచనలు మీద ఇష్టం ఇష్టం పెరుగుతుంది దానివల్ల దానివల్ల అందరూ దానివల్ల